తెలంగాణలో క్షల్లు చేనేత హస్తకళ భవిష్యత్తుపై వివిధ అంశాలు ప్రభావం చూపిస్తున్నాయి ముఖ్యంగా ప్రపంచకారణ ప్రభావం ప్రపంచ మార్కెట్ విస్తరణలో స్థానిక ఉత్పత్తుల పోటీకి గురవుతున్నాయి విదేశీ బ్రాండ్లు యంత్రిక ఉత్ ఉత్పత్తులు కారణంగా చేతి పని చేసిన ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది డిజిటల్ కళహా ఆన్లైన్ వాణిజ్య వృత్తితో స్థానిక కళాకారులు చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందించేందుకు కొత్త అవకాశాలు వస్తున్నాయి కానీ డిజిటల్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల చాలామంది వెనకబడిపోతున్నారు విభిన్న సంస్థలు ప్రభుత్వ ప్రణాళికలు ప్రభుత్వ ప్రోత్సాహకలు సహకార సంఘాలు హస్తకళల ప్రదర్శనాలు మార్కెట్ మద్దతు వంటి కార్యక్రమాలు ఈ రంగాన్ని ప్రోత్సహించవచ్చు అయినప్పటికీ సరైన విధానాలు లేకపోతే కళాకారులను జీవనోపాధ సంక్షోభానికి గురవుతుంది